ప్రస్తుత కాలంలో ఇంచుమించు ప్లైన్ ఏరియాలో ప్రజా రవాణా కానీ వస్తు రవాణా కానీ రవాణాకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే కొండా ప్రాంతాల్లోను ఏజెన్సీ ప్రాంతాల్లోను రిమోట్ విలేజెస్లో మాత్రం కొన్ని ప్రజా రవాణాకి సంబంధించి వస్తు రవాణాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఘాటీలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు కూడా మన ప్లైన్ ఏరియాతో కలుపుకొని సమానంగా డెవలప్ చేసే స్థాయికి మనం తీసుకెళితే సమ సమాజం సా బాగుంటుంది మానవతా దృక్పథం ఉంటుంది